మేము భవిష్యత్తులో నేర్చుకోవాలనుకునే కుట్లు అల్లికలు చాలానే ఉన్నాయి ఎంబ్రయిడరీ వర్క్స్ మగ్గం వర్క్ క్లాత్ కట్టింగ్లు మరియు బోట్ నెక్ బ్లౌజులు మరియు కొత్త రకమైన చేతి డిజైన్సు ఫ్రాక్ డిజైన్స్ మరియు బ్లౌజ్ నెక్ స్టైల్స్ మరెన్నో నేర్చుకోవాలి అనుకుంటున్నాను